భారతదేశంలో అత్యంత జనాధారణ పొందిన క్రీడలు క్రికెట్ కబాడీ వంటివి ఎంతో ప్రాముఖ్యమైనవి నీరస్ చోప్రా సానియా మీర్జా పిటి ఉష మిథాలీ రాజ్ ఇలాంటివారు మనదేశంలో ప్రసిద్ధ అథ్లెట్లుగా పేరుపొందారు